ముందుగా చర్చ్లో పాల్గొన్న అందరికీ నమస్కారాలు ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనటువంటి ఆధునికన పత్రంగా మారింది కానీ దాని యొక్క భద్రత ఎంత వరకనేది చూసుకోవాలి ఎందుకంటే ఆధార్ సెంటరు ఎవరు బడితే వారికి ఇవ్వకుండా గోమెంటు ఆర్డర్లో ఉన్నటువంటి మంచి ట్రైనింగు మరియు మంచి స్కిల్ అంటే మంచి నైపుణ్యం ఉన్న వ్యక్తుల మాత్రమే ఆధార్ కార్డ్ యొక్క బయోమెట్రిక్ చేసే పని అప్పగించాలి అలాగే ఎప్పటికప్పుడు వారి మీద నియంత్రణ నిఘా అనేది ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు వారి యొక్క స్థిర చరాస్తులకు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క దానికి ఆధార్ లింక్అప్ అనేది సర్వసాధారణం అయిపోయింది కాబట్టి వారి యొక్క మన యొక్క ఆధార్ కార్డు యొక్క బయోమెట్రిక్ గోప్యత అనేది అత్యంత కీలకమైనది కాబట్టి ఈ వ్యవస్థను మరింత పటిష్టంగా తయారుచేసి ఈ విధంగా ప్రభుత్వాలు దృష్టి చారించాలని కోరుకుంటున్నా